నేను జొమాటో నుండి ఒక వేడి పానియాన్ని ఆర్డర్ చేశాను ఆ వేడి పానియాన్ని సరైన ప్యాకేజీలో ఇవ్వండి ఎందుకంటే మా ఇల్లు దూరం ఉంటుంది కదా వాళ్ళు నేను ఆర్డరు చేసినాకా అర్దగంట వరకు మా ఇంటికి వస్తారు సరైన ప్యాకేజీ లేదు అనుకో అది మా ఇంటి వచ్చేవరికి చల్లగా అయిపోతుంది అది అనేది అందుకోసమే ఆప్ సరైన వేడైన పానియాన్ని నాకు వేడిగా కావాలి అందుకోసమే మంచి ప్యాకేజీ కవర్లో లేకుంటే ప్యాకేజీ మంచి బాక్ బాక్సులో చేసి ఉంచడంవల్ల అది మా ఇంటికి వచ్చేవరకు అది పానియం అనేది వేడి చల్లార్చకుండా ఉంటుంది అందుకోసం ఆ పానియాన్ని మంచి ప్యాకేజీలో ఆర్డరు చేయగలరని నా మనవి ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా అలానే ఆర్డరు చేసిన కాని ఆ పానియం అనేది చల్లగా అయిపోయింది బట్ ఈ సారి అలా చల్లగా కాకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను అందుకోసమే మిమ్మల్ని ప్యాకేజ్ మంచిగా ప్యాకేజ్ చేసి మళ్ళీ ఒక్క బాక్సులో పెట్టి ఇవ్వగలరు ఎందుకంటే వట్టి కవర్సుల్లల్లో వెట్టినామనుకో వేరే ప్లాస్టిక్ కవర్సులో ఆ వేడి ఉంటే అది ప్లాస్టిక్ అనేది అది అబ్జర్వ్ చేసుకుని మెల్టై వల్ల మాకు తింటే అది కలుషితం అవుతుంది మా ఆహా మా ఆరోగ్యం అనేది మంచిగా ఉంది అందుకోసమే మీరు మంచి ప్యాకేజీని ఇస్తే మా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది అందుకోసమే ప్యాకేజీ అనేది బాగా ఇంపార్టెంట్ ఈ రోజులల్ల ప్లాస్టిక్ అనేది ఎక్కు ప్యాకేజీ అనేది ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు అట్లా ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల అన్ని లేని రోగాలు వస్తాయి ఎందుకంటే ప్లాస్టిక్ మనం తింటే అరగదు కాబట్టి అందుకోసమే ప్యాకేజీలు అనేవి ఒక మంచి వుడెన్ బాక్సులో అయిన లేకుంటే ఏదైనా బాక్సులో అయిన స్టీల్ బాక్సులోలైనా అట్లా పెట్టిస్తే ఆ వేడి అనేది కూడ తొందరగా పోదు చల్లారదు అనమాట అందుకోసమే మాకు వేడి పానియం మంచి ప్యాకేజీలో అందించగలరు